హలో నేను కస్టమర్ను అండి మాట్లాడుతుంది టెక్స్టైల్ టెక్ టెక్స్టైల్ షాపేనా శారీస్ ఉన్నాయా అండి శారీస్ టీషర్ట్లు

టీషర్ట్లు

డ్రస్ మెటీరియల్స్ డ్రస్లు ఉన్నాయా పంబాబి డ్రస్

కాస్ కాస్ట్ ఎంతలో ఉన్నాయి అండి కాస్ట్ కాస్ట్ రేట్ ఎంత

ఆఫర్లు ఏమన్న ఉంటాయా అండి

రెండు వేల నుంచి స్టే చేసి మూడు చీరల కింద

సరే అండి ఫంక్షన్ ఉంది చూసుకొని వీలు చేసుకొని వస్తాం

సరే అండి అరే వీలు చూసుకొని వస్తాం లేండి ఫంక్షన్ ఉంది వీలు చూసుకొని వస్తాం ఉంటాను